చెప్పండి ఏం కావాలండి ఉంటాయండి సైంటిఫిక్ కాలిక్యులేటర్లు ఉంటాయండి అదేనండి క్యాషియో కంపెనీ నుంచి ఉంటాయండి సైంటిఫిక్ కాలిక్యులేటర్ రెండు రకాలు ఉన్నాయండి ఈఎక్స్ నైన్ నైంటీ అని ఒకటి చెప్పండి మంచిదేనండి ఇది మీకు వచ్చి చాలా బాగా పనిచేస్తుందండి అంటే మామూలు దాంట్లో ఏంటంటే మన కొన్ని కొన్ని ఇంటూస్ చేసుకోవడానికి అవి ఇవి మాత్రమే ఉంటుందండి ఇప్పుడు వచ్చారంటే ఎక్కువ మీరు ఇంజనీరింగ్ పాలిటెక్నిక్ వాళ్ళకి ఇవే అవసరముంటాయి అవి పనికిరావండి అదేనండి వీళ్ళకి అలాంటివి పనికిరావండి కేవలం వీళ్ళకి సైంటిఫిక్ ఏంటంటే వీళ్ళు చేసేవి ఇందులో మాత్రమే ఉంటాయండి కొన్ని కొన్ని చెయ్యలేని లెక్కలకు సంబంధించి ఇందులోని మాత్రమే ఉంటాయండి

అదేనండి అంటే ఇందులో ఈఎక్స్ నైన్ నైంటీ అని ఒకటి ఉంటుందండి ఈఎక్స్ నైన్ ఈఎఫ్ఎక్స్ నైన్ నైంటీ వన్ అని ఒకటి ఉంటుందండి ఇది వచ్చి ఈఎక్స్ ఈఎక్స్ నైన్ నైంటీ వన్ అనేది ఏమో తొమ్మిది వందల డెబ్భై రూపాయలు పడుతుందండి ఇది మూడు నెలలు వారెంటీ ఉంటుందండి మూడు నెలలు వారెంటీ ఉంటుందండి ఎఫ్ఎక్స్ నైన్ నైంటీ అనేది ఏంటంటే అండి ఇది ఉంటుందండి ఇది తొమ్మిది వందలండి ఇది ఆరు నెలలు వారెంటీ ఉంటుందండి మీకు బాగా పనిచేస్తుందండి మీకు ఒకవేళ పనిచెయ్యకపోతే వెంటనే తీసుకొస్తే ఈ నైన్ నైంటీ తొంభై తొమ్మిది తొమ్మిది వందలదైతే మేము వెంటనే మారుస్తామండి అంటే ఏదైనా కింద పడితే అయితే మేము అయితే మార్చలేము కానీ అండి డామేజ్ ఏమి ఉన్నా తీసుకోమండి ఇంకో పీస్ టు పీసు వెంటనే మీకు తీసుకుని మార్చేస్తామండి ఏది ఇమ్మంటారండి తొమ్మిది వందలది ఇమ్మంటారండి తొమ్మిది వందలది తీసుకోండి మీరు మాక్సిమమ్ ఇప్పటిదాకా ఎవరు అయితే వెనక్కి అయితే తీసుకుని రాలేదండి ఎందుకంటే ఇది వెంటనే స్పీడ్గా కూడా బాగా పనిచేస్తుందండి పిల్లలకి సరే అండి బాగా ఇదైతే చూసుకోక్కర్లేదండి నెంబర్ వన్ అండి ఇది సరే అండి